అంకుల్ క్యాష్ ఇవ్వాలా లేకపోతే ఫోన్పే చేయలా నా దగ్గర అయితే చేంజ్ లేదు అంకుల్ మీ దగ్గర ఉందా ఒకవేళ చేంజ్ ఉంటే చెప్పండి నోట్ ఇస్తాను లేదంటే ప్రాబ్లమ్ ఏమి లేదు పేటిఎం ఉంది ఫోన్పే చేస్తాను మీ దగ్గర ఫోన్పే అవైలబుల్గా ఉంది కదా లేదన్నా గూగుల్ పే అయిన పర్లేదు ఏదన్న అవైలబిలిటీ ఉంది నాకు ఏదైతే అది చేంజ్ ఉంటే ప్రాబ్లం లేదు నోట్ తీసుకోండి అంకుల్ ఏమంటారు